అన్నా మీరు బైకు రెంట్కిస్తారా అన్నా అన్నా మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను వచ్చాము అన్నా ఒక వన్ మంత్ ఇక్కడే ఉంటాము అయితే మాకు బైక్ అవసరం ఉంది స్కూటీ కావాలి అన్నా స్కూటీ కావాలి అయితే మీరు పర్ డేకి ఎంత ఛార్జ్ చేస్తారు పెట్రోల్ మాదే ఫైవ్ హండ్రెడా వన్ వన్ మంత్కి ఎంత ఉంటుంది ఒక నెలకి అడ్వాన్స్ త్రీ థౌజండ్ చెయ్యాలి ఇప్పుడు మాకు బైక్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఎక్స్పైర్

అయితే ఇప్పుడు నేను నే నెం ఇప్పుడు వస్తాను వస్తున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మీకు ఏ ఎక్క ఏ లొకేషన్లోకి రావాలి ఏ ఏరియాకి రావాలి అవునన్న ట్రైన్లో వస్తున్నాము

అయితే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు మీ లొకేషన్ ఎక్కడ మీది శ్రీలక్ష్మి అన్నారు కదా బైక్ది దిల్షుఖ్నగర్లో ఉంటారా అయితే ఇప్పుడు మీరు మేము అక్కడికి రావాలా లేకపోతే మీరే బైక్ తీసుకుని ఇక్కడికి వస్తారా అని

అయితే ఇప్పుడు బైక్ ఏమైనా డామేజ్ అయిందనుకో నేను తీసుకున్నప్పుడు మీరు ఏమైనా దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తారా అన్నా అన్నా

ఏం వద్దన్నా చాలన్నా సరే సరే సరే సరే